అవును అనుకో ఒకప్పుడు తెలంగాణ నిజాం నిజాం రాజులు పరిపాలించారు వారు ముస్లింసు కాబట్టి వారు పాకిస్తాన్కి మనం తెలంగాణని తరలి తరలి తరలిద్దామని చూశారు కానీ మన ప్రభుత్వం మన భారత ప్రభుత్వం అలాంటి పని చేయలేని చేయలేనియలే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన తెలంగాణని కాపాడారు గా సోనియా గాంధీ తెలంగాణని ఇచ్చారు దీనివల్ల మన తెలంగాణ మన భారత దేశంలో స్థాపించబడింది అని అన్ని రాష్ట్రాలకి పందొమ్మిది వందల నలభై ఏడులో వస్తే మనకు పందొమ్మిదివ వందల నలభై ఎనిమిదిలో తెలంగాణ వచ్చింది కానీ మనకి ఎన్నో ఎన్నో నష్టాలు జరిగాయి తెలంగాణ కోసం కొన్ని సం కొన్ని యాభై సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడితే ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఐదులో పోరాడితే రెండు వేల పద్నాలుగులో మనకి తెలంగాణ వచ్చింది అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణని గుప్పెడుగా తీసుకొని పది సంవత్సరాలు నెంబర్ వన్ పొజిషన్లో తెలంగాణని ముందుకు తీసుకువెళ్లారు తెలంగాణ కోసం తెలంగాణ గురించి తెలుసుకోవాలి అంటే మనకి ఎంతో నిష్ఠ నిశ్నా శ్చేతంగా ఆలోచన ఉండాలి ఆలోచనతో ఆలోచిస్తే ఏదైనా తెలుస్తుంది తెలంగాణ అనేది ఒక ఎన్నో భావోద్వేగాలకు పూడి ఉన్న రాష్ట్రం దీనికోసం ఎన్నో అమర వీరులు వాళ్ల ప్రాణానికి తెగించి తెలంగాణని స్థాపించారు ఎక్కడంటే భారత దేశంలో దీనికి మనకి మనకందరికీ తెలుసుకొనిరా తెలుసు కాని రాబోయే కాలం రాబోయే ఫ్యూచర్లో ఎవరికి తెలియదు కాబట్టి దీని గురించి అందరికీ ప్రతి ఒక్కరికి తెలంగాణ అనేది ఎట్లా వచ్చింది మనం ఎట్లా ఉంటున్నాం అందరికీ తెలియాలి తెలంగాణ కోసం పోరాడిన ఎన్నో వీరులు వారికో వారికోసం తెలంగాణ ప్రభుత్వం ఒక మ్యూజియం ఏర్పాటు చేసింది దాని పేరు ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ కాడ అందరు ఎవరైతే అమరవీరంతో తెలంగాణ కోసం త్యాగం చేశారో వారి వారి స్థా స్థా స్థూపాలు మ్యూజియంలో దాచి ఉంచారు దీని దీని ద్వారా ఫ్యూచర్లో కూడా అందరికీ తెలుస్తుంది ఇది ప్రభుత్వం నుండి ఒక మంచి ఉద్దేశం మంచి పని అని నేను భావిస్తున్నాను తెలంగాణ ఇప్పుడు పోల్చుకుంటే అన్ని రాష్ట్రాల కంటే ఇప్పుడు వేగంగా ముందు ఉంది అది దానికి కారణం బిఆర్ఎస్ ప్రభుత్వం ఐటి మినిస్టర్గా వచ్చిన కేటీఆర్ ఆయన ప రెండువేల పద్నాలుగులో తెలంగాణకు ఐటి మినిస్టర్ అయ్యాడు అప్పటి నుంచి వెళ్లి రెండువేల పద్దెనిమిదిలో మళ్లీ గెలిచిన తర్వాత ఎన్నో ఐటీ కంపెనీస్ హైదరాబాదులోకి వచ్చాయి వారే అడుగుతున్నారా హైదరాబాదులో మేము పెట్టాలో ఇక్కడ ఎక్కడ అన్ని దేశాల నుంచి వెళ్లి మనకి లాభం వచ్చింది మనకి పేరు కూడా ఎక్కువనే వచ్చింది అది మొత్తం క్రెడిట్ టు కేటీఆర్ సార్ ఆయన చేయబట్టి మన తెలంగాణ మొదటి పొజిషన్లో ఉంది అందరికీ జాబులు కలుగుతున్నాయి అంటే ఆయననే కారణం ఇటు వస్తే హరీష్ రావు ఈనే అన్ని ఈయనే డ్యాములు డ్యాములు కట్టించేవాడు మరియు హెల్త్ మినిస్టర్ ఎన్నో రకాల డ్యాములు కట్టించాడు కాళేశ్వరం మానేరు ఇలా ఎక్సెట్రా ఇలాంటివి అన్ని కట్టిం ట్టించాడు కట్టించాడు